నా అభిమాన తెలుగు కళాకారులు ఒకరు ఉన్నారు ఆయన పేరు ఎస్పి బాలు గారు ఆయన ఒక అద్భుతమైన గాయకుడు ఆయన పాటలు నాకు ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తాయి ఆయన పాటల్లోనే భావోద్వేగం మరియు దానిని అర్థం నాకు చాలా నచ్చుతాయి ఆయన పాటలు వింటే నాకు ఒక ప్రత్యేకమైన భావం కలుగుతుంది ఎస్పి బాలు గారు పందొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు ఆయన తొలుత తమిళ సినిమాల్లో పాడటం ప్రారంభించారు ఆ తరువాత తెలుగు కన్నడ మలయాళం హిందీ మరియు ఇతర భాషల్లో పాడారు ఆయన పాడిన పాటల సంఖ్య యాభై వేలకు పైగా ఉంది ఆయనకు అనేక అవార్డులు లభించాయి వాటిలో పదహారు జాతీయ అవార్డులు అలాగే తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు మరియు ఆరు నంది అవార్డులు ఉన్నాయి ఎస్పి బాలు గారు ఒక గొప్ప కళాకారుడు ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో కృషి చేసారు ఆయన పాటలు ఎప్పటికీ మన గుండెల్లో నిలిచి ఉంటాయి ఎస్పి బాలు గారిలో నాకు నచ్చిన కొన్ని విషయాలు ఉన్నాయి ఆయన పాటల్లోని భావోద్వేగం ఆయన పాటలు వింటే ఇంకా వినాలి అనిపిస్తుంది ఆయన పాడుతున్న పాత్ర యొక్క భావాలను నేను బాగా అర్థం చేసుకోగలను ఆయన పాటల్లోని శ్రావ్యత ఆయన గాత్రం చాలా మధురంగా ఉంటుంది ఆయన పాటలు వింటే నాకు చాలా ఆనందం కలుగుతుంది ఆయన పాటల్లోని విభిన్నతను చూస్తే ఆయన పాటలు వివిధ సందర్భాలకు అనుకూలంగా ఉంటాయి అవి ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి ఎస్పి బాలు గారు ఒక గొప్ప కళాకారుడు ఆయన పాటలు ఎప్పటికీ అందరి గుండెల్లో నిలిచి ఉంటాయి